మీరు స్వయాన కౌంటర్ దగ్గరకి వచ్చారు చెప్పండి సరేనండీ ప్రస్తుతము అన్ని బ్యాంకులు గ్రాముకి మూడు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తున్నారు ఇలా ఇవ్వండి చూసి చెప్తాను మీరు తెచ్చిన ఈ బంగారానికి మీరు అడిగినంత రెండు లక్షల రూపాయలు రావండి మీరు ఇచ్చిన బంగారము ఇరవై నాలుగు క్యారెట్లు కాదండి ఇది పాత బంగారం కాబట్టి దీనికి లక్ష యాభై వేలు రూపాయలు వరకు వస్తాయండి రెండు లక్షలు మాత్రం రాదు మీరు రేపు వచ్చినప్పుడు రెండు ఫోటోలు రేషన్ కార్డు అలాగే పాన్ కార్డు మీ ఆధార్ కార్డు ఇద్దరు వ్యక్తులు కావాలి షూరిటీ కోసం సంతకం పెట్టాలి ఎవరినైనా కూడా తీసుకురండి లేదండి ఆయన ఇక్కడ లేరు రేపు వస్తారు రేపు మీ లోన్ పని పూర్తయిన తర్వాత ఆయనతో మాట్లాడుదురుగాని